హలో హలో డాక్టర్ నిరంజనేనా సార్ ఇట్లా నాకు ఫీవర్ వచ్చింది

ఓకే సార్ ఓకే సార్ ఓకే

అవును సార్ దగ్గు చాలా వస్తుంది సార్

ఓకే ఓకే సార్ ఓకే సార్ హాస్పిటల్ ఏ టైమ్కి ఓపెన్ ఉంటుంది సార్

రేపు ఓపి ఖాళీ ఉన్నదా సార్ ఓకే సార్ రేపు ఏ టైం వరకు రమ్మంటారు ఇప్పుడు అర్జెంటుగా ఏమన్నా ఇంజక్షన్ వేసుకోమంటారా సార్ అదే ఫీవర్ ఉన్నదనేసి

ఓకే సార్ ఓకే సార్